నాకు అన్నింటికన్నా ఇష్టమైన ఆట అంటే క్రికెట్ ఆ ఆట ఎందుకు అంటే అవి ఆడడానికి సంతోషంగాను ఉల్లాసంగానూ ఉత్సాహంగాను కొత్తగాను ఆట ఆడుతుంటే వికెట్స్ స్టెమ్స్ బాల్ బ్యాట్ ఇట్లా కొన్ని ప కొన్ని రన్స్ పరిగెత్తడాలు వికెట్స్ తీయడాలు ఓడిపోయిన వాళ్ళు ఇలా కొన్ని కొన్ని అవి చూస్తేనే ఆట నాకు క్రికెట్ ఆట చాలా అంటే చాలా నచ్చుతుంది క్రికెట్ ఆటని ఆడే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కొ వాళ్లు చాలా గట్టిగా ఉండాలి వాళ్ళు చి వాళ్ల శరీరాన్ని చాలా ధృడంగా ఉంచుకోవాలన్నది నా అభిప్రాయం నాకా ఆ ఆట చాలా ఇష్టం ఎందుకంటే అది ఇంట్రెస్ట్ కొ కొత్తదనాన్ని అది చాలా మంచిగానూ ఉంచుతుంది అన్నది నా అభిప్రాయం ఉత్సాహాన్ని జనా మనుషులకి ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఉత్సాహాన్ని కలిగించి ఇలా ఉండాలి ఇలా ఇలా అలా ఒక తెలియని ఉత్సాహము వస్తుంది నాకు క్రికెట్ అంటే ఆ ఆటని చూడ చూడడం ఆడడం నాకు చాలా బాగా నచ్చుతాయి